మన మీద మనం నమ్మకం క్రియేట్ చేసుకుని విశ్వాన్ని మనం అడిగినట్లు అయితే అది జరుగుతుంది ఎప్పుడు అయినా మన మీద మనకు నమ్మకం ఉండాలి ఏదైనా పనిని మనము చేయగలం దానిని సాధించగలము అనే విశ్వాసంతో మనము ఆ పనిని మొదలు పెట్టాలి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంటు కాబట్టి విశ్వాన్ని మనము అన్వేషించడానికి ఎప్పటికి అయినా సరైన నమ్మకముతో మన మీద మనం నమ్మకముతో ఏ పనైనా సాధించాలి